మా దేశంలో భిన్నంగా ఆడే ఆటలు ఏమంటే కబడ్డీ చాలా చాలా చాలా చాలా మంచిగా ఆడతారు చాలా మాకు మా దేశంలో అది చాలా అంటే చాలా అలవాటైన ఆట మా దగ్గర ఎక్కువ ప్రి ప్రియారిటి ఇస్తారు అదైతే అదే ఆ గేమ్కి ఇంకా ఆటకి అది కాకుండా దాంట్ల ఏడు మంది ఉంటారు ఏడు మంది మన టీమ్ ఏడు మంది అవతల టీము ఇక మనంబోయి వాళ్ళని ఇట్ల టచ్ చేసి రావాలి లేదా వాళ్ళు మనల్ని పట్టుకున్నారంటే వాళ్లకు పాయింటు మనం టచ్ చేసొస్తే మనకు పాయింట్ ఇట్లా ఉంటుంది అది చాలా అంటే చాలా అరుదైన గేమ్ మన మనదేశంలో ఐతే చాలా అంటే చాలా ఆడుతారు ఇక బయట దేశంలల కన్నా బయట దేశంలో కన్నా మన దేశంలో అయితే కబడ్డీ కబడ్డీ మొత్తము మన దేశానికి మన దేశంలోనికే పోయింది కబడ్డీ అనే గేమ్ మన దేశానికే మారుపేరు అంటే కబడ్డీయే ఇక మనం కబడ్డీ గురించి చెప్పాలంటే ఇగ కబడ్డీ చాలా ఉంటది ఇంక మనం అది చాలా ఇంటర్నేషనల్ గేమ్ కూడా కబడ్డీ అనేది ఇక మన దేశంలో పుట్టింది కాబట్టి మన దేశంలో పుట్టి మంచి గేమ్స్ మంచి రీచ్కి తెచ్చిందంటే కబడ్డీ కూడా దాంట్లో ఒకటిది ఇంకా మనదింకా అది కాకుండా చాలా ఉన్నాయి లైక్ హాకీ మన హాకీ కూడా మనదేశంలోనే అది ఉంటుంది మన దేశానికి గేమ్ అది మన దేశం గేమ్ అది కట్టె తీసుకొని తిరగడం కట్టే బాల్ తీసుకుని బంతిని కట్టెతోటి కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకుపోయి గోల్లో వేయడం ఇట్ల మొత్తం బంతాట అది కూడా మన దేశంలోది అది చాలా అంటే చాలా మంచి ఆటలు ఇవి చాలా మంచిగుంటుంది ఏదైనా సరే మనం ఆటలు ఆట ఆడుకుంటుంటే ఏమంటారు ఏదైనా సరే ఆట ఆడుతుంటే మనకు మంచిగుంటుంది కాబట్టి అది ఆ ఆట ఆడుతారు మన దగ్గర కాబట్టి కబడ్డీ అనేది చాలా అంటే చాలా మన దగ్గర ఆడుతూనే ఉంటారు కబడ్డీ అనేది ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ప్రతి స్టేట్లో ప్రతితాన మన దగ్గర కబడ్డీ ఆడుతుంటారు ఎందుకంటే అది మనది మన ఆట కాబట్టి మన ఆట కాబట్టి అది ఆడుతుంటారు ప్రతి పౌరునికి తెలిసిన ఆట ఏందంటే కబడ్డీయే ఎందుకంటే అది మన పుట్టుకతోటి మన ముత్తాత ముత్తాత ముత్తాతలు తాతలు మన నాన్న వాళ్లు ఇక ఆడి ఆడి ఆడి ఆడి వచ్చినోళ్ళు వాళ్లకి ఇక మొత్తం తెలిసి ఉంటుంది అంటే ఇప్పుడు కబడ్డీ అంటే ఎట్ల ఆడాలో వాళ్లకి చెప్తారు మళ్లీ అది కాకుండా చాలామంది మిత్రులు మన బంధుమిత్రులు గానీ మన మిత్రులు గానీ మన సరౌండు మన చుట్టుపక్కల ఉన్న అంకుల్ ఆంటీలు వాళ్లుగాని వాళ్ళందరికీ తెలుసు కబడ్డీ అంటే ఎట్లాడతారు ఎందుకంటే మన దేశంలోనే మన దేశంలోకెళ్ళి వచ్చిన కబడ్డీ అది కాబట్టి ఏదైనాసరే అదైతే చాలా అంటే చాలామంది ఆడుతుంటారు దానికి ఎక్కువ ప్రియారిటి ఇస్తారు మన దగ్గర ఎందుకంటే అది చాలా అరుదైన ఆట అది మనం మన దేశంలో కాబట్టి మన మనోళ్ళే ఎక్కువ మంచిగా ఆడగలుగుతారు ఎందుకంటే దాని దానిగురించి తెలిసి మనం దానిగురించి తెలుసు కాబట్టి దాని గురించి ఆట ఆడగలుగుతాం లేకపోతే ఆటలేము ఆడలేము అట్లా అని మనము దానికి చాలా అంటే చాలా టైమ్ ఇస్తము ఆడనీకి కూడా దాంట్లో మనకి రైడింగ్ అని ఒకటి ఉంటుంది డిఫెండర్ అని చాలామంది ఉంటారు దాంట్లో ఏడు మంది ఉంటారు ఏడు మందిల ఏడు మంది వేరే స్కిల్స్తోటి ఉంటారు వేరే వేరే స్కిల్స్తోటి ఉంటారు అట్లా దానిల చాలా తెలివితోటి ఆడాలి అది మన చాలా తెలివి ఉండాలి ఆ ఆట ఆడాలంటే పట్టు పట్టు పట్టాలంటే తెలివితోటి పట్టుబట్టాలె ఆడు ఎట్ల తిరుగుతుండు ఎట్ల జరుగుతుండు వాడు ఎట్లా కాలు అటు ఇటు ఊపుతుండు ఆ కాలిని పట్టుకోవాలా నడుమును పట్టుకోవాలా అని కోర్ట్ బయట తోసేయాలి అది ఆలోచించి ఆట ఆడాలి అది కాకుండా మనం అవుతల టీమ్కి రైడ్కి పోయినప్పుడు కూడా ఆలోచించి వెళ్ళాలి ఎందుకంటే అవతల టీమ్లో మనం రైడ్ చేస్తుంటే ఆడు మనల్ని ఎట్లా పడతాడు లేదా ఎట్లా నూక్కేస్తాడు అదంతా కూడా మనం థింక్ చేసుకుంటూ వెళ్ళాలి అట్ల మనం కబడ్డీ ఆడుకుంటూ చేసుకుంటూ ఏమంటారు మన దేశం ఆట కాబట్టి మనం ఆడుకుంటూ చేసుకుంటూ పోతున్నం అట్ల మనం కబడ్డీ అయినా ఏదైనాసరే కబడ్డీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం వాడు మనం పట్టుకుండంటే మన కాళ్లను వాళ్లకు పాయింటు ఇస్తారు లేదా మనం పట్టుకున్నమంటే వాళ్ళని ఒక పాయింట్ మనకు ఇస్తరు ఇట్లా మనకి కొన్ని కొన్ని పాయింట్స్ తోటి మనం గెలుపు అనేది తెలుసుకోవచ్చు కబడ్డీలో ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని గెలుపులు గెలుపులు మనకు వస్తయి మనం గెలుస్తుంటే మనకి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అలా పంపిస్తుంటారు కబడ్డీల ఇట్ల ఫైనల్ ఫ్రీ ఫైనల్ లైక్ లీగ్ స్టేజ్ ఇట్లుంటాయి కబడ్డీల కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా అరుదైన గేమ్ అది మన దగ్గర మన దగ్గరనే పుట్టింది అది గేము మన దగ్గరనే ఆడతారు అంటే చాలా అంటే మనం అలవాటైపోయినాం ఆ ఆటకి మనం కాకున్నా మన దేశం మొత్తం అలవాటైపోయింది ఆ ఆటకి ఎవ్వరు చిన్న పోరోని నుండి పెద్దోళ్ల వరకు ఎవ్వరు అడిగినా కబడ్డీ ఎవరంటే వాళ్లందరూ చెప్తారు అది చాలా ఇష్టమైన అటువంటిఆట కాబట్టి మన దేశంలో ఆడుతూ ఉంటారు